మన భారతదేశంలో మూడు మతాలు ఉన్నాయి హిందూస్ హిందూస్ ముస్లిమ్స్ ఇంకా క్రిస్టియన్స్ అని చెప్పేసి సో హిందూస్ వాళ్ళు ఏం చేస్తారంటే హిందూస్ వాళ్ళు ఎక్కువగా గుళ్ళలోకి గుళ్ళలో వెళతారు గుళ్ళల్లో పూజలు చేపిస్తారు ఇళ్ళల్లో పూజలు చేపిస్తారు కొన్ని మతాల వారు కొన్ని మతాల వారు వాళ్ళ ఇంట్లో ఇంట్లో దేవతలని ఒప్పుకొని వాళ్ళ వాళ్ళ బట్టి కొన్ని పూజలు చేయిస్తారు కొందరు కొందరు సోమవారం మంగళవారం లాంటి ఉపవాసాలు పెడతారు సోమవారం రోజు ఒక దేవున్ని నమ్మి ఆ దేవుడి కోసం పూజలు చేస్తారు వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఉపయోగాల కోసం వాళ్ళు దేవుని కోసం అని చెప్పేసి కొన్ని ఉపవాసాలు పెడతారు కొన్ని పూజలు పెడతారు కొందరు ఇల్లు కొత్త ఇల్లు కట్టినప్పుడల్లా వాళ్ళు పూజలు చేయిస్తారు కొన్ని త్యోహార్లు కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి ఆ కొన్ని ఫెస్టివల్స్ వాళ్ళు ఎలా అంటే కొందరు వేరేలాగా జరుపుకుంటారు కొందరు వేరేలాగా జరుపుకుంటారు ఇప్పుడు సంక్రాంతి పండుగని తెలుగు వారు ఎక్కువగా చెప్పుకు ఎక్కువగా చేసుకుంటారు అలాగే హిందూస్లో కొందరు శివరాత్రి పండుగని ఎక్కువ చేసుకుంటారు కొందరు వేరే వేరే పండగలను వేరే వేరే లాగా చేసుకుంటారు అదే వాళ్ళు వాళ్ళ నమ్మకాలని వాళ్ళ పూజలను అని వాళ్ళు చేసే దేవున్ని నమ్మి దాన్ని బట్టి వాళ్ళు వేరే వేరే లాగా చేస్తారు అలాగే మనం చూస్తే క్రిస్టియన్స్లో వాళ్ళు చర్చ్కి వెళతారు చర్చ్కి వాళ్ళు ప్రతీ సండే లేదా వీక్లీ ఒకసారో లేకపోతే రోజో వాళ్ళు గుళ్ళ వాళ్ళు గుడికి వెళ్ళకుండా వాళ్ళు చర్చ్కి వెళతారు అదే మనం హిందూస్లో చూస్తే మనం హిందూస్ ఏది ఉన్నా కానీ వాళ్ళు గుడికి వెళతారు కొందరు రోజు గుళ్ళలోకి వెళతారు రోజు గుళ్ళో పూజలు చేపిస్తారు కొందరు గుళ్ళలోకి వెళ్ళరు కొందరు ఇంట్లో గుడి చేసుకొని పెడతారు కొందరు వేరే వేరే పూజలు చేస్తారు కొందరు వేరే వేరే నమ్మకాలుంటాయి అలాగే క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రతీ సండే లేదా మండే లేదా వీక్లీకి రెండుసార్లు అలా చర్చ్కి వెళ్ళి అక్కడ ప్రేయర్స్ చేస్తారు వాళ్ళలో వేరే వేరే ప్రేయర్స్ ఉంటాయి ఎలాగైతే మనం దేవునికి పూజలు చేస్తామో వాళ్ళు అలాగే జీసస్ అనే దేవునికి పూజ చేస్తారు వాళ్ళవి ప్రేయర్స్ ఉంటాయి ఆ ప్రేయర్స్ వాళ్ళు రోజు చదువుతారు జీసస్ బైబిల్ బుక్ అయినా చదువుతారు లేదంటే వేరే వేరే బుక్స్ చదువుతారు అలాగే ముస్లింస్ వాళ్ళు ముస్లింస్ వాళ్ళకి ప్రతీ రోజు చేసే చేయడానికి ఉంటాయి వాళ్ళ క్రిస్టియన్స్లో ఫెస్టివల్స్ ఏం ఉంటాయంటే ఓన్లీ క్రిస్మస్ డే లేదా పర్టిక్యులర్గా కొన్ని డేస్ ఏవైతే ఉంటాయో జీసస్ కోసం వాళ్ళు ఏదైతే నమ్ముతారో వాళ్ళ మేరీ బర్త్డే అయినా లేదంటే అలాంటి ఫెస్టివల్సే వాళ్ళు పాటిస్తారు వేరొక ఫెస్టివల్ వాళ్ళు చేయడానికి ఆలోచిస్తారు అలాగే ముస్లింస్లో చూస్తే ముస్లింస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు దర్గాకి వెళతారు వాళ్ళు ఓన్లీ వాళ్ళ దేవున్ని నమ్ముకుని చేసే కొన్ని ప్రేయర్స్ ఉంటాయి వాళ్ళు రమదాన్ అనే ఫెస్టివల్ చేస్తారు వాళ్ళకి వేరే వేరే ఫెస్టివల్స్ ఉంటాయి వాళ్ళు ఫాస్టింగ్స్ పెడతారు ఉపవాసాలు ఉంటారు వాళ్ళ దేవుని కోసం అలాగే వేరే వేరే మతంలో వాళ్ళు వేరే వేరే లాగా జరుపుకుంటారు కొందరు కొందరు ఉపవాసాలు పెట్టి ఉపవాసం ఉన్నప్పుడు గాజులు వేసుకోవడం లేదా ఆర్నమెంట్స్ పెట్టుకోవడం అమ్మాయిలకి చెప్పులు వేసుకోకుండా నడవడం అవన్నీ పూజలు చేస్తారు అవన్నీ ఉపవాసాలు పెడతారు పెళ్ళిళ్ళు కూడా వేరే వేరే విధాలుగా జరుపు జరుగుతాయి ఆ హిందూస్ వాళ్ళ పెళ్ళిళ్ళు పొద్దున లేదా రాత్రి పూట ఎక్కువగా ఉంటుంది అలాగే క్రిస్టియన్స్ వాళ్ళవి వేరే లాగా ఉంటాయి వాళ్ళు చర్చ్లో పెళ్ళి చేసుకుంటారు అలాగే ముస్లింస్లో చూస్తే వాళ్ళవి రాత్రి పూట అవుతుంది అండ్ పరదా పరదా అనే విధంగా వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు జరుపుకుంటారు పండుగలు కూడా వాళ్ళు ఒకరికొకరు ఇష్టంగా ఫ్రెండ్స్ లాగా మిత్రుల లాగా వేరే వేరే ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ చేసిన పండుగలల్లో చేసిన రోజు ఉన్న ఫుడ్స్ని కూడా వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకు పంచుతారు అలాగే మన హిందూస్లో అందరూ ఫ్యామిలీ అందరు మిత్రులు ఫ్యామిలీలో అందరూ ఒక దగ్గరికొచ్చి పండుగని జరుపుకుంటారు చాలా మతం వారు వేరే వేరే విధంగా వాళ్ళ మతాలను చూపించుకుంటారు కొందరు గుళ్ళల్లోకి వెళతారు కొందరు చర్చ్కి వెళతారు కొందరు దర్గాకి వెళతారు అలాగే వేరే వేరే మతాలవారు వేరే వేరేగా చూపించడమే కాకుండా వాళ్ళ బట్టలలో కూడా వేరే వేరే విధాలుగా ఉంటాయి మన బట్టలలో మన హిందూస్ వాళ్ళు ఎక్కువగా కుర్తా లేదా డ్రెస్సెస్ టాప్స్ ఏవైనా వేసుకుంటారు ట్రెడిషనల్గా ఎక్కువగా మన హిందూస్కి ట్రెడిషనల్ అని ఎక్కువగా అంటారు సారీస్ లాంటివి లంగావోణి లాంటివి ఎక్కువగా నమ్ముతారు అలాగే ముస్లిమ్స్లో పరదా బూర్ఖాస్ ఎక్కువగా వేస్తారు క్రిస్టియన్స్లో వైట్ వైట్ కలర్ని ఎక్కువగా నమ్ముతారు ఎక్కువగా వైట్ వేస్తారు ఏదైనా పండగ వస్తే ఏదైనా పండగ రోజు వాళ్ళు వైట్ ఎక్కువ నమ్ముతారు మన హిందూస్లో ఎక్కువగా దేవ దేవుళ్ళని మనం పూజ చేస్తాము అలాగే ముస్లిమ్స్లో ఓన్లీ వాళ్ళ అల్లాహ్ అనే గాడ్ అల్లాహ్ ప్రేయర్ అని చెప్పేసి వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు ముస్లిమ్స్ క్రిస్టియన్స్లో జీసస్కి ప్రేయర్స్ చేస్తారు వాళ్ళ మతాలు వాళ్ళ మతాల పరంగా వాళ్ళ ఇష్టాల పరంగా వాళ్ళ గాడ్ వాళ్ళ దేవుడు ఎలా చెప్పారు దాన్నిబట్టి వాళ్ళ వాళ్ళ పూజలు వాళ్ళ ఉపవాసాలు వాళ్ళ ఇంట్లో ఉన్న పూజలు వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులు అందరూ అలాగే పాటిస్తారు